నేను ఈ మధ్యకాలం అంటే ఒక మూడు నెలల నాలుగు నెలల క్రితం టీవీ అనేది కొనుగోలు చేయడం జరిగింది ఆ టీవీ రియల్మీ స్మార్ట్ టీవీ తీసుకున్నాను ఆండ్రాయిడ్ అది ఇంట్లో మా పాత టీవీ పోవడంతో నేను ప్లా మాల్ ఫ్లాట్ టీవీ ఉంటుంది కదండి అది పోవడంతో ఈ ఆండ్రాయిడ్ టీవీ అనేది తీసుకోవడం జరిగింది రియల్మీ నుంచి అది తీసుకున్న నాలుగు నెలల తర్వాత మాకు చిన్న కంప్లైంట్ అనేవి వచ్చాయి అంటే ఎలాగంటే ఆ స్టెబిలైజరు టీవీ దాని అంతట అదే ఆన్ అయ్యి ఆఫ్ అయిపోవడం అంటే ఆఫ్ అయ్యి ఆన్ అవడం ఆన్ టీవీ ప్లగ్ ఆన్లో ఉన్నా కానీ దాని అంతట అది ఆగిపోవడం రావడం జరిగేది అది నేను స్టెబిలైజర్ కూడా పెట్టించాను కూడా స్టెబిలైజరు కరెంటు వల్ల ప్రాబ్లమా అంటే కరెంటు వల్ల కూడా కాదు అనుకొని చూస్తే తర్వాత కొన్ని రోజులకు అది డిస్ప్లే పోవడం జరిగింది నేను కొంచెం బాధపడినాను అదే పదమూడు వేలు పెట్టి కొన్న టీవీ ఇలా ఐదు నెలల ఆరు నెలలకు పోవడం అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది అంటే మళ్ళీ ఆ డిస్ప్లేకు అయ్యే ఖర్చు కూడా అది అడిగితే వారంటీ ఉంది అన్నారు కానీ అది అప్లై అవ్వడానికి కొంచెం సరిగా పేపర్స్ లేవు అవి అని చెప్పి అవ్వలేదు కాబట్టి నేను మామూలుగా డబ్బులుతో నేను నా సొంత డబ్బులుతో ఆ డిస్ప్లే అనేది మళ్ళీ వేయించడం జరిగింది అది వచ్చి మళ్ళీ ఒక మూడు వేల ఐదు వందలు తీసుకున్నారు సర్వీస్ ఛార్జ్ వచ్చి ఒక నాలుగు వందలు తీసుకున్నారు మొత్తానికి నాకు అది ఒక నాలుగు వేలు వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది మళ్ళీ ఆ కొత్త టీవీకి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను దానివల్ల అనుకుంటాను కొంచెం ఇబ్బంది వచ్చింది ఇలా ఆన్లైన్లో తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి రావడం జరుగుతున్నాయి కాబట్టి కొనుక్కునే వాళ్ళు కొంచెం చూసి కొనాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అంటే దీని మీద వారంటీ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అంట నాకు అది సరిగా రాకపోవడం వల్ల ఏంటో కానీ అప్లై చేయడం సరిగా చేయలేదు ఎంటో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగా జరగలేదు అందువల్ల నాకు ఈ వారంటీ అనేది అప్లై అవ్వకుండా జరిగింది నేను మళ్ళీ దాన్ని నా సొంత డబ్బుల్తో బాగు చేయించుకోవడం జరిగింది ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం ముందుగానే వారంటీ అవి అన్నీ మనం ఒక మంచి ప్లేస్లో సేఫ్ ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలాగ ఉంటే కనుక బాగుంటుంది చూస్ కొనుక్కునే వాళ్ళు కూడా మంచి టీవీలు కొనుక్కోండి ఈ రియల్మీలు ఇలాంటివి కాకుండా సాంసంగు లేకపోతే ఎల్జీ అంటే ఇవి మంచివి కాదని చెప్పలేం కానీ ఎలక్ట్రానిక్స్ మీద ఏది కూడా మనం వారంటీ గ్యారంటీలు చూసుకోలేము ఎలక్ట్రానిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎక్కువ పనిచేస్తే ఎక్కువ కాలం మంచిదే కానీ ఎక్కువ కాలం పని చేేయడం అనేది చాలా తక్కువ జరుగుతున్నాయి ప్రతిదీ కూడా అలాగే జరుగుతుంది ఎలక్ట్రానిక్స్ అవి నా నాకు వచ్చేసరికి నేను ఇచ్చిన ప్రాడక్ట్ నాది కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది